ఆటో ఏవండి క్షీరాలో రామలింగేశ్వరా టెంపుల్ కాడికి వెళ్ళాలి వస్తారా మేమండి నలుగురమండి నలుగురం నలుగురం ఏంటండి మరీ ఏకంగా ఆరు వందలా అండి ఏదో కొత్తగా ఎక్కినట్టు మీరు మరీ దారుణంగా అడిగేస్తున్నారండి అది ఎంత పెరిగినా మరీ మూడు వందలు ఏకంగా అన్ని వందలు పెరిగిపోదు కదండి అండి ఏం మరీ దారుణంగా చెప్తున్నారండి ఏకంగా ఏ వేరే పక్క ఊరెళ్ళి వచ్చేలాగా ఉందండి బాబు ఆరు వందలు అంటే ఎంత రోడ్ బాగోకపోయినా మరీ బస్సులోనే రెండొందలు అలా తీసుకుంటున్నారు కదండి మూడొందలండి ఏంటండి బస్సులో ఏవండీ రెండు రెండు యాబై ఇవ్వగానే గాని తీసుకెళ్తున్నాడు కదండి బస్సోడు అన్యాయం మరీ దారుణంగా ఏకంగా అంత తేడా ఉంటదేంటండి

కావాలంటే కావలసితే మీరు మ మద్యలో ఎక్కించుకోండి అంతే అండి అంతకుమించి ఇవ్వమండి మూడు వందలు తీసుకోండి మూడు వందలండి ఇంకా మధ్యలో కావాలంటే మీరు ఎవరినన్నా ఎక్కించుకోండి మాకు పర్వాలేదు ఎందుకండీ ఇంకొక ఇద్దరికి ప్లేస్ ఉంటుంది కదండీ ఎందుకు దొరకవండి అందరూ తిరిగేదే కదండీ ఇప్పుడే ఆటోవాడే చెప్పాడండి మూడు వందల యాబై రూపాయలకి వస్తానన్నాడండి ఆ ఆటోవాడు ఎక్కువే ఇంకొక ఇద్దరు పాసింజర్లు ఉన్నారని ఎక్కలేదండి లేదండి మూడు వందలండి లేదు సర్లేండి మూడు యాభై అండి ఏం యాభై ఇదిగోండి మూడు యాభై చెప్తున్నాను కదండి లేదు లేదు మూడు యాబై అండి మూడు యాభై మూడొ మూడు యాభై అండి ఇంకా మీకు కావాలంటే ఎవరినన్నా దారిలో ఎక్కించుకోండి చూడండి వస్తారు ఎందుకంటే చాలామంది చెప్తున్నాను కదండీ ఇంకా ఉన్నారు కదా దారిలో ఎందుకెక్కరండి ఎక్కుతారండీ మేమే చాలా సార్లు వెళ్ళాం కదా సరే సరే